ఈ రోజులలో జనాలు బాగా నృత్యాలకి ఇష్టపడడంలో ఫస్ట్ హిప్ హప్ హిప్ హప్ డ్యాన్స్ అనేది హిప్ హప్ సంగీతం మరియు సంస్కృతికి సంబంధించిన అభివృద్ధి చెందిన విధి నృత్యాల శ్రేణిని సూచిస్తుంది హిప్ హప్ డ్యాన్సు పంతొమ్మిది వందల డెభై ఏడులో ప్రారంభం లో న్యూ యార్క్ మరియు కాలిఫోర్నియా ప్రారంభమైంది ఇది ఫాంక్ నుంచి ఉద్భవించింది మరియు బ్రేక్ బీట్ అభివృద్ధి చెందింది హిప్ హప్ డ్యాన్స్ యొక్క ప్రధాన శైలిలు బ్రేకింగ్ లాకింగ్ మరియు పాపింగ్ మైయోపియ జొకింగ్ ట్రాపింగ్ జైర్సిక్ మరియు క్రోమ్పింగ్ వంటి వాటి నుంచి ఉద్ ఉత్పన్నమైన శైలిలో ఉద్భవించాయి ఇవి తరచుగా ప్రసిద్ధి చెందుతాయి చెందాయి మరియు ఆ సమయంలో మ్యూజిక్ వీడియోలలో ప్రదర్శించబడిన తరువాత ప్రధాన ప్రే అవంతిలో వచ్చాయి నేడు హిప్ హప్ బహిరంగ ప్రదేశాలలో డ్యాన్స్ స్టూడియోలలో మరియు పోటీగా ప్రదర్శించబడుతుంది అనేక పోటీ డ్యాన్స్ శైలుల వలె కాకుండా హిప్ హప్ డ్యాన్స్ బృందాలు ఒకరికొకరు డ్యాన్స్ యుద్ధాలను సవాళ్ళు చేస్తున్న తరచుగా మెరుగు పడుతు వస్తుంది